తూర్పు గోదావరి జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగల్లో మొదటిది సంక్రాంతి ఇది సంవత్సరంలో మొదటిగా చేసుకునే అతి పెద్ద పండుగ దీన్ని రైతులు మొదటిగా వచ్చిన పంట ద్వారా దీన్ని జరుపుకుంటారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతిలో మూడు రోజులు ఉంటాయి మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగళి పిండి వంటలతో పితృ దేవతలను దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో మూడవ రోజు పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద మొదటిగా జరుపుకునే పండుగ